మన్నం అపార్ట్మెంట్లో ఖాళీ గుందియ్యండి మన్నం అపార్ట్మెంట్లో ఖాయి డబల్ బెడ్ రూమ్ వచ్చేసీ ఆరు వేలో ఏడు వేలో ఉంది సింగల్ బెడ్ రూమ్ వచ్చేసి ఐదు వేల ఐదు వందలు త్రిబుల్ బెడ్ ఉంది త్రీ త్రిబుల్ బెడ్ రూమ్ కూడా ఉంటయి ఎనిమిది వేల దాకా ఉంది రెంటు

అంతేనండి రేటేం తగ్గీరోళ్ళు

అంతా ఫెసిలిటీ బానే ఉంటది